గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే ఎలా కాంటాక్ట్ అయ్యారు మమ్మల్ని ఓకే ఓకే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నారు మీరు ఓకే ఇప్పుడు మాకు మా అకాడమీలో ఆల్రెడీ ఒక టూ బ్యాచేస్ నడుస్తున్నాయి ప్రాక్టీస్ నడుస్తున్నాయి ఒక వన్ మంత్ టైమ్ పడుతుంది వాళ్ళ వాళ్ళని పంపించిన తర్వాత మీకు స్టార్ట్ చేస్తా ఓకే మొత్తం ఫిట్నెస్ ఫిజికల్ మొత్తం ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి మొత్తం నేర్పిస్తాం బట్ మీకు టీమ్ మొత్తం టీమ్ అప్రూవ్ అవుతారా లేదంటే వన్ వన్ ఎవరన్నా వస్తారా అట్లా ఓకే ఓకే మీకు హెడ్లాగా అంటే పర్సన్కి తీసుకోవాలా ఫీ లేదంటే టీమ్ మొత్తానికి తీసుకోవాలా టీమ్ మొత్తానికి తీసుకోవాలా ఓకే ఒక సిక్స్ మంత్స్కి మీ టీమ్కి ఫర్ ఒక ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అవును కదా ఓకే ఓకే ఒక పనిచేయండి మీకు వన్ ఇయర్ కోచింగ్ ఇచ్చేస్తా ఒక సెవెన్ ల్యాక్స్ కట్టండి మొత్తం బేసిక్స్ నుంచి మీకు ఫుట్బాల్ మొత్తం ప్రాక్టీస్ చేసేంత వరకు బాధ్యత నాది పర్ టీమ్ ఓకే లెవెన్ మెంబర్స్కి సెవెన్ ల్యాక్స్ పర్ వన్ ఇయర్ కోచింగ్ ఓకేనా అండ్ టైమింగ్ నేను చెప్పినప్పుడు మీరు ఉండాలి నేను చెప్పిన నేను చెప్పిన టైమ్కి రాకపోతే ఆ రోజు మీకు ప్రాక్టీస్ ఉండదు బేసిక్స్ ఏం ఉండవు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ తర్టీకి రావాలి అందరు

ఓకే ఈవెనింగ్ సిక్స్ ఫిఫ్టీ ఓకే త్యాంక్ యూ